ఏదైనా వ్రాసే టైంలో అంటే ఇంతకముందు చూసిన సన్నివేశాలు అన్నింటిని కూడా గుర్తు చేసుకుంటాను ఆ గుర్తు చేసుకొని ఆల్రెడీ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రాజెక్ట్ పరంగా వెళ్ళినప్పుడు వాళ్ళతోని మాట్లాడుతున్నప్పుడు అక్కడ మెయిన్ పాయింట్స్ అన్నీ వ్రాసుకొనివచ్చి మళ్ళీ వాటిని వ్రాస్తున్న క్రమంలో ఒక క్రమ పద్దతీకరణ చేసే క్రమంలో వాటిని ఒకదాని తరువాత ఒకటి అంటే ఫస్టు వాళ్ళ పేరు వాళ్ళ గ్రామము ఇలాంటివన్నీ ఇలా ఒక్కొక్కటిగా వ్రాసి వాటినీ తప్ప అంటే ఒక డైరీలో కానీ ఒక నోట్బుక్లో కానీ జనరల్స్ అన్నీ కూడా వ్రాసి పెట్టుకుంటాను సాధారణంగా ఏ భాషలో అంటే తెలుగు భాషలోనే ఎక్కువగా నేను వ్రాస్తాను తెలుగులోనే వ్రాస్తాను చాలావరకు తెలుగులోనే వ్రాస్తాను ఇంకే మెయిన్ అనువాదం అయితే ఏ ఎందులో అనువాదం చేయలేదు ఓన్లీ తెలుగులోనే వ్రాస్తాను తెలుగులోనే వ్రాస్తాను నేను